హలో ఏమండి నాకు ఎలర్జీ వచ్చిందండి ఏదైనా మెడిసిన్ ఉంటే ఇవ్వగలరా ఒక టూ త్రీ డేస్ నుంచి వచ్చిందండి నాకు జ్వరమైనా రైటైనా ఇలా కొంచెం వస్తుందండి ఏం లేదండీ నార్మల్గానే అక్కడ వర్క్ చేసాను షాప్లో లేదు ఇప్పుడే స్టార్ట్ అయ్యిందండి

ఓకే అండి

ఓ రేట్ ఎంతండి రేట్ ఎంత ఉంటుంది

ఒక్ హ ఓకే ఓకే అండి

ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ ఇవ్వండి